మన పాట ప్రదర్శనలలో మన గానం దాని యొక్క లిరిక్స్ ఎంత అయితే ముఖ్యమో అలానే మన శరీర కదలికలు మన ముఖ కవలికలు చాలా అంటే చాలా ముఖ్యం అప్పుడే చూసే వాళ్ళకి కాస్త ఉత్సాహంగా వాళ్ళు మనతో జాయిన్ అయ్యి కలసి పాడటి పాడి ఆ ప్రదర్శనను ఇంకొంచెం మంచిగా ఎక్కువ బాగా అయ్యేటట్లు చూస్తారనమాట సో అందుకని మన ముఖ కవలికలు చాలా చాలా చాలా ముఖ్యం అలానే ఈ రోజుల్లో పాటలు ప్రదర్శనలు కూడా అలానే చేస్తున్నారు ఆల్రెడీ పెద్ద పెద్ద సింగర్స్ కూడా వాళ్ళు ఇట్లానే చేస్తారన్నమాట మంచిగా వాళ్ళు కొద్దిగా ఎక్కువ డాన్స్ కాదు కొద్దిగా అలా శరీరాన్ని కదిల్చి ఆ ముఖ కవలికలతోనే అందరినీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా చేస్తే మనం మన ఉన్న పాటని కూడా ఇంకా ఉత్సాహంగా మార్చి అందరినీ మన వైపు ఆకర్షించేటట్టు చేస్తుంది